నమస్కారం నేను మీ యొక్క ఆన్లైన్ షాపింగ్ యొక్క వినియోగదారున్ని నేను ఇంతకుముందు అనేకమైన వస్తువులను మీ ఆన్లైన్ షాపింగ్ ద్వారా కొన్నాను అయితే నేను మీ యొక్క సర్వీస్ నాకు చాలా అంత నచ్చలేదు అందుచేత నేను ఇక మీదట అది ఇప్పటిదాకా పెట్టినవన్నీ నేను రద్దు చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీ యొక్క సర్వీస్ అంటే ఒకవేళ వస్తువు పాడైపోతే మీరు మళ్ళీ తిరిగి తీసుకోవట్లేదు అది వచ్చేటప్పుడు కూడా వస్తువులు సక్రమంగా రావట్లేదు వచ్చే వస్తువుల్లో కొన్ని కొన్ని పగిలి ఉంటున్నాయి అయిగనుక మేము మళ్ళీ మాకు వద్దు అని వెనక్కిపెట్టినప్పుడు మీరు వాటిని తీసుకోకుండా మళ్ళీ మాకు వెనక్కి పంపేయడం అది చాలా ఇబ్బందికరంగా ఉంది అంతేకాకుండా మీరు ఒ చాలాసార్లు మీ దగ్గర నుంచి నేను ఆట వస్తువులు కొనుక్కున్నాను అయితే ఇటీవల నేను ఒక గేమింగ్ కౌన్సల్ని కూడా కొనుగోలు చేయాలని అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ ఆసక్తి చూపట్లేదు ఇం కా ఎందుకు అంటే మీ దగ్గర ఇది వరకనే నేను ఒక గేమింగ్ కన్సోల్ కొన్నాను ఆ కన్సోలు అంత స్పీడ్గా లేదు వీడియో గేమ్లన్నీ కొంచెం మెల్లగా రన్ అవ్వడం లేదంటే వీడియోలో చాలా తక్కువగా రెస్పాన్స్ ఉండడం వంటివి నేను చాలా గమనించాను అది నాకు అంతగా నచ్చలేదు దాని నిమిత్తం నేను ఇంకం ఇక మీదట మీ దాన్ని వాడకూడదని అనుకుంటున్నాను అయితే మీ వెబ్సైట్లో నా యొక్క ఖాతాను నేను నిలిపి వేయడానికి ఫార్మ్ని ఫిల్ చేద్దామని అనుకున్నాను అయితే నా యొక్క అప్లికేషన్ ఐడీ నా ఫోన్ నెంబరే ఇది నేను చేసిన ఫోన్ నెంబరు నేను ఇక్కడ మళ్ళీ మీకు మెయిల్ల్లో పెట్టి మెయిల్ కూడా మీకు పంపుతాను అయితే ఒకసారి ఆ ఫార్మ్ని నేను ఫిల్ చేసి మీకు మెయిల్లో నేను పంపుతాను దాన్ని ఒకసారి సరిగ్గా చూసి నా యొక్క ఖాతాను మీరు నిలిపివేయాలని ప్రార్థిస్తున్నాను ఇక మీదట నుంచి ఈ యొక్క దాని నుంచి మీకు ఆర్డర్లు జరగకుండా ఉండడానికి అదేవిధంగా నాకు ఎటువంటి యాడ్లు దాని నుంచి రాకుండా ఇక మీదట ఆపి వేయమని ప్రార్థన చేస్తున్నాను